నాకు ఇష్టమైన తెలుగు రచయితలు కవులు ఉన్నారు వారు అంటే ఎందుకంటే ఇష్టం వారి రచనలు చాలా బాగా ఉంటాయి ఆదికవి నన్నయ్య ఆంధ్ర మహాభారతం రాశారు అలా రాయటం వల్ల పూర్వకాలంలో ఎలా జరిగింది వాటిలో ఉన్న నీతి వాటిలో ఉన్న మంచి ఎలా జరగాలి అనేది మనం బాగా గ్రహించి అలానే మన ప్రవర్తన ఉండేలాగా అందులో ఉన్న తప్పులు మళ్ళీ జరగకుండా అందులో ఉన్న మంచి అలాగే మళ్ళీ మంచి ఉండేలాగా అందులో ఉన్న మంచి గుణాలు పసిగడుతూ ఉంటాం తెనాలి రామకృష్ణ ఇంకొక కవి ఆయన పాండురంగ మహత్యం రాశాడు ఆ పాండురంగ మహత్యం అనేది అప్పట్లో రాజులు ఎలా ఉండేవాళ్ళు అని అలా చాలా బాగా కవులు వాళ్ళ రచనలు వాళ్ళ రచనల ద్వారా మనకు ఎంతో ఉపయోగకరము అయినటువంటి అప్పటిలాగా ఉండేలా అందులో ఉన్న మంచితనాన్ని మనం గుర్తించేలా చాలా బాగా వర్ణించారు మరొక కవి వచ్చేసి వాల్మీకి వాల్మీకి రామాయణాన్ని చాలా భాషలుగా చాలా అందమైనకరం అందరికీ అర్థం అయ్యేలా ఒక సిస్టమాటిక్గా అంతా ఉండేలా చాలా బాగా రా వాల్మీకి రామాయణాన్ని రాశారు రాముడి క్యారెక్టర్ సీత లక్ష్మణుడు వాళ్ళ తల్లిదండ్రులు అయోధ్య రాముడి పట్టాభిషేకం లంక ఇవన్నీ అందరికీ తెలిసేలా ఒక్కొక్క ఒక్కొక్క పాత్ర లాగా పూర్వకాలంలో జరిగినటువంటి నిజాన్ని అందరికీ తెలిపినప్పటికీ వాల్మీకి అలా రామాయణాన్ని రచించడం ద్వారా అందరికీ చాలా మందికి తెలిసింది ఈ రోజున రామాయణం చాలా మందికి తెలియడానికి గల కారణం వాల్మీకి అతను రచించడం వల్లనే ఈరోజు ఒక భారతదేశం అంతటి కానీ ఈ ప్రపంచంలో ఉన్న చాలా మందికి కానీ రామాయణం తెలిసింది ఆయన వాల్మీకి అంత బాగా రామాయణాన్ని రచించడం వల్లే ఈ రోజు ఇలా అందరికీ తెలిసే విధంగా అందరికీ అందరి గ్రహించేలాగా ప్రతి సంవత్సరం మన శ్రీరామ నవమి జరుపుకునే విధంగా అందరికీ తెలిసే విధంగా ఇలా ఉంది ఇలా కవులు వాళ్ళు విన్నవి చూసినవి ఇలా అందరికీ మంచి జరిగేలా అందరి తెలియంది తెలియపరిచేలా అందరూ ఇలా మంచి రాయడం వల్ల మనకి ఇర్ మంచిగా ఉపయోగకరంగా ఉంటుంది